హలో సార్ ఇది ప్యారడైజ్ రెస్టారెంటేనా నాకు ఇప్పుడు బాగా ఆకలి వేస్తుంది కాబట్టి నేను ఆహారం ఆర్డర్ పెట్టడం కోసం మీకు ఫోన్ చేశాను మీ రెస్టారెంట్ బిర్యానీ చాలా బాగుంటుంది అని విన్నాను కాబట్టి ఒక బిర్యానీ ఇంకా అన్నం పప్పు అప్పడాలు ఆర్డర్ చేస్తున్నాను నాకు ఒక అరగంటలో పంపించండి సార్ అలాగే మా చిరునామా మద్ది పద్మనాభం మండలం విశాఖపట్నం జిల్లా ఓకే సార్ ధన్యవాదాలు